మా గ్రామీణ సంఘంలో చాలా వ్యాపారాలు ప్రారంభించడం జరిగినాయి అందులో చూసుకుంటే మనం నీళ్ళ వ్యాపారం కానీ లేకపోతే ఇక్కడ బట్టల వ్యాపారాలు అలాంటివి చాలా ఉన్నాయి కానీ విజయవంతం జరిగింది ఏంటంటే మనం ఇప్పుడు సాధారణంగా తీసుకుంటే కూరగాయల సంతకు చాలా గ్రామీణ ప్రజలు వారి మండలానికి వెళ్ళడం జరుగుతుంది ఏ కూరగాయలకు కానీ ఏదైనా ఆ సంత కూడా వారం వారం జరగడం జరుగుతుంది కావున అలాంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా మా గ్రామీణ సంఘాలు ఒక ఉపయోగం ఉపాయం తీసుకుంది అది ఏదంటే కూరగాయల సంత మన గ్రామంలోనే రోజు ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన మీద వీటిని ప్రారంభించడం జరిగింది ఇది చాలా విజయవంతంగా మరియు విజయంగా ఇప్పటికీ జరుగుతూ ఉంది ఇది చేయడానికి గల కారణాలు మొదటిగా మన ఊరి సర్పంచ్ గారు మరియు మన గ్రామీణ కమిటీ అభివృద్ధిలో సభ్యులు చాలా కృషి చేసారు దీనికి ఇది కూరగాయల సంత అనేది విజయంతమైన వ్యాపారం అని నేను అనుకుంటున్నాను